నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నేను డ్రాయింగ్ బాగా గీసేదాన్ని అలా గీసిన డ్రాయింగ్ చూసిన మా స్నేహితురాళ్ళు ఉపాద్యాయురాలు నన్ను బాగా మెచ్చుకున్నారు మా ఉపాధ్యాయురాలు నన్ను మెచ్చుకుని నాకు ప్రేరణ బాగా అందించింది దాని వలన నేను ఇంకా డ్రాయింగ్ గీయడంలో బా బాగా ఆసక్తి చూపేదాన్ని అలా ఆసక్తి చూపి నేను డ్రాయింగ్ బాగా గీయడం నేర్చుకున్నాను అయితే మా పాఠశాలలో పోటీ జరుగుతున్నప్పుడు నన్ను మా మేడం పాల్గొనమని నాకు చెప్పింది మా ఉపాధ్యాయురాలు నాకు ప్రేరణ పొందించి నువ్వు పాల్గొలగల పాల్గొన గలవు నువ్వు బాగా డ్రాయింగ్ గీసావు కాబట్టి పోటీలో నువ్వు పాల్గొను అని చెప్పింది ఆ మాటలు విని నేను బాగా ఆసక్తి చూపించి డ్రాయింగ్ గీయడంలో ఆ పోటీలో పాల్గొన్నాను ఆ పోటీలో నేను మా అమ్మా నాన్న చిత్రా చిత్రాలను వేసాను ఆ చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అంత మంచిగా వేేశానని మా మే మా ఉపాధ్యాయురాలు కూడా ఆశ్చర్యపోయింది ఆ చిత్రానికి నాకు సర్టిఫికెట్ కూడా వచ్చింది దాని వలన నేను చాలా ప్రశంసలు పొందాను అలాంటి చిత్రాలను వేసి నేను ఎప్పుడు సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను మా పాఠశాలలో నాకంటూ ఒక పేరు ఉంది ఆ డ్రాయింగ్లు నేను వేసినందుకు మా మేడలు నన్ను బాగా మెచ్చుకుంటారు మన ఉపాధ్యాయురాలు మనకు ఏదైనా డ్రాయింగ్ మంచిగా వేస్తామన్నప్పుడు వాళ్ళ ప్రేరణ కూడా మనకి చాలా ముఖ్యం ముఖ్యం అలా నన్ను మా ఉపాధ్యాయురాలు బాగా ప్రేరణ పొందేలాగా చేసింది అలా నేను ఇప్పుడు డ్రాయింగ్ మంచిగా వేసాను ఇప్పుడు నాకు చాలా కార్యక్రమంలో డ్రాయింగ్ వేస్తే ఛాన్స్ కూడా వచ్చింది దానివలన నా పేరు ఇప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయింది